బాలాజీ జిల్లా బాలాజీ జిల్లాలో మనకు అన్నీ ప్రాముఖ్యతలు మనకు కలిగి ఉంటాం అంటే అన్నీ ప్రాముఖ్యతలు అంటే ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ అంటే డిక్షన్ కంపెనీ సెల్ కంపెనీ పల్స్ జ్యూస్ కంపెనీ మ్యాంగో జ్యూసు మళ్ళీ ఫర్నిచర్స్ ఇవన్నీ మనకు అందుబాటులో దొరుకుతుంది కానీ మనకి పరిసరాల కుటుంబానికి మనకి కావాల్సిన వస్తువులు ఉంటాయి మనం దాన్ని చూసి మనం తీసుకుంటాం అట్లయితే తీసుకోవడానికి మనకు డబ్బు అవసరం డబ్బు ఎలా వస్తుంది మనం ఏదో ఒక వేతనం చేయాలి ఆ వేతనం అంటే ఎలా మన ఒక ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఈ యొక్క ఫ్యాక్టరీలో ఏవన్నా ఒక ఫ్యాక్టరీకి మనం వెళ్ళి ఆ యొక్క ఫ్యాక్టరీలో మనం ఆ పనికి పాల్గొనాలి అంటే ఆ పని అంటే డిక్షన్ కంపెనీ ఉంటుంది అందులో టీవీ ఏసీలు స్పేర్ పార్ట్స్లు అవి తయారవుతుంది సెల్ కంపెనీ అంటే మొబైల్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్లు అవి తయారవుతుంది మళ్ళీ పల్స్ జ్యూస్ కంపెనీ అంటే మ్యాంగో జ్యూస్ అందులో ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్స్ అందులో తయారవుతుంది ఆ ఫ్యాక్టరీకి మనుషులు అవసరం మనుషులు అవసరం అంటే పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీ రన్ అవుతుంది రన్ ఆ ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే ఎవరు కావాలి కార్మికులు కావాలి కార్మికులు అంటే మనం ఏం చేయాలంటే మన కుటుంబ పోషణలు జరగాలంటే మనకు డబ్బు అవసరం ఆ డబ్బుకి మనం ఏం చేయాలి ఏదో ఒక పని మనం చూసుకోవాలి పని చూసుకోవాలంటే మన ఫ్యాక్టరీకి వెళ్ళాలి ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ యొక్క ఇచ్చే వేతనాన్ని బట్టి మనము పని చేసుకుంటాం

ఇం మన ఇంటి యజమాని ఎవరో ఒకరు ఇద్దరు కలిసి వెళ్ళాలి వెళ్ళాలంటే మనకు కొన్ని సౌకర్యాలు ఉండాలి కొండలు గుట్టలు ఎక్కాలంటే మనకు అవ్వదు మనకు రోడ్స్ సౌకర్యాలు ఉండాలి రోడ్ సౌకర్యాలు ఉండాలి రెండోది మనకు వెహికల్స్ సౌకర్యాలు ఉండాలి ఏమంటే ఆ యొక్క ఫ్యాక్టరీ డ్యూటీ ఒక సమయాన్ని బట్టి ఉంటుంది షిఫ్ట్లు ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే అంటే ఫైవ్ నుంచి ఫోర్ వరకి అంటే ఎయిట్ హవర్స్ ఉంటుంది అదేవిధంగా షిఫ్ట్ ఫస్ట్ ఫస్ట్ షిఫ్టు జనరల్ అనేక ఆప్టరు అనేక నైట్ డ్యూటీ ఉంటుంది ఫోర్ షిఫ్ట్లు ఉంటుంది ఆ యొక్క ఫోర్ షిఫ్ట్లో మనం మనకి ఏ యొక్క షిఫ్ట్ అందుబాటు ఉంటుందో ఆ యొక్క షిఫ్ట్కి మనం వెళ్ళి మనం పని చేసుకోవాలి పని చేసుకున్నప్పుడు మనకు ఏ ఫ్యాక్టరీలో మనకి పని మనకు చేయగలిగే స్తోమత ఉందో ఆ యొక్క పనిని ఆ యొక్క ఫ్యాక్టరీలో మనం చేసుకోవాలా ఇప్పుడు జ్యూస్ కంపెనీ అయితే ఆ యొక్క జ్యూస్ కంపెనీలో చేసుకోవచ్చు డిక్షన్ కంపెనీలో చేసుకోవచ్చు సెల్ కంపెనీలో చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ కాటన్ మిల్ కాటన్ మిల్ అంటే మనం మనం వేసుకునే దుస్తులు ఆ దుస్తులకు ఏం కావాలి దూది అవసరం దూది ఆ మిషన్కి వెళ్తుంది మిషన్లో నూలు అవుతుంది నూలు ఇంకొక ఫ్యాక్టరీకి పోయి మనకు నేస్తారు గుడ్డగా నేస్తారు గుడ్డగా వేసిన ఆ గుడ్డలు మళ్ళీ మార్కెటింగ్ వస్తుంది అలా వస్తుంది ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీ నుంచి వస్తుంది ఆ యొక్క ప్రోడక్ట్ కంపెనీకి ఏం అవసరము మనుషులు అవసరం మనుషులకి ఏం అవసరము డబ్బు అవసరం డబ్బుకి మనం చేస్తాం మన పని వేతనాన్ని బట్టి డబ్బులు ఇస్తారు ఆ యొక్క పని కూడా మనం శ్రద్ధ వహించి ఆ యొక్క ఫ్యాక్టరీ మంచి పేరుతో ఆ ఫ్యాక్టరీని కూడా మనం ముందు అంచనాలతో మనం జరపాలి అప్పుడు జరిపి జరిపితే మనకు ఆ యొక్క పనిని బట్టి మనకు బోనస్ ఇయర్లీకి బోనస్ మనకు ఇస్తారు ఇచ్చినప్పుడు అరే ఈ ఫ్యాక్టరీలో మనకు బాగుంది బాగున్నప్పుడు ఇంకా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఆ యొక్క ఫ్యాక్టరీ పెద్దదిగా బలపరుచుకుంటాము మన కుటుంబాన్ని కూడా బాగా పోషించగలిగే పరిస్థితి మనకు ఉంటుంది మనం మన బిడ్డలను కూడా ఆ యొక్క ఫ్యాక్టరీలు చేరి మా యొక్క బిడ్డలని మనం చదివిపించుకొని వేరే లైన్లోకి మనం తెచ్చుకోవచ్చు